యస్ ఇటీవల నేను ఒక బుక్కుని చదివాను సమ్మర్ బుక్ ఒక పుస్తకాన్ని చదివాను అది దాన్ని ఇంటర్నెట్లో మార్కెటింగ్ మేబి యూట్యూబ్ మార్కెటింగ్ అండ్ గూగుల్ మార్కెటింగు అండ్ గూగుల్ యాడ్సు ఇంస్టాగ్రామ్ యాడ్సు దాని సంబంచిన ఒక బుక్కుని నేను అయితే చదవగలిగాను నాకు నేను అనుకున్నంత వరకు అనుకున్నంత టెక్నాలజీ అందులో కనబడలేదు అందులో వివరణ కూడా సరిగ్గా లేదు దాన్ని ప్రతీదీ కూడా స్టెప్ బై స్టెప్పు ఎలా మనం మార్కెట్ చేయగలము ఎలా మనం యాడ్స్ని క్రియేట్ చేయగలము ఎలా మనం దీనిలో ఉన్నటువంటి యూజర్కి ఏ ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎంత నెలకి ఎంత సంపాదించవచ్చు అనేది క్లియర్గా ఉన్నట్లయితే ఆయొక్క బుక్కు అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి నా అభిప్రాయము